హలో అవును ఓకే మన దగ్గర చాలా మంచి పాలసీస్ ఉన్నాయండి యాక్చువల్గా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఫర్ ద పాలసీ అండి నేను ఇక ఇప్పుడు మనకు ఇన్సూరెన్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయండి ఎట్లా అంటే ఆక్సిడెంట్ ఆక్సిడెంట్ అయినప్పుడు మనకు వచ్చే ఇన్సూరెన్స్ కానీ మన డెత్ అప్పుడు ఇన్సూరెన్స్ కానీ లేదంటే ఇట్లా మనకు మన ఎంత ఇన్వెస్ట్ చేస్తామో టర్మ్ పీరియడ్ బట్టి మన ఇన్సూరెన్స్ అనేది దానికి ఉంటుంది అన్నమాట అంటే టెన్యూర్ ఉంటుంది దాన్ని బట్టి మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు అండి అంటే ఆక్సిడెంట్ కవరింగ్ లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ ఓకే అండి అయితే దీనికి ఎట్లా పెడు ఎట్లా ఉంటుంది అంటే అండి ఇప్పుడు పర్ మంత్ ఒక సెవంటీ థౌసండ్ కట్టారు అనుకోండి అట్లా టూ ఇయర్స్ కడితే టూ ఇయర్స్ కడితే చాలు అండి ఇంకా మీ లైఫ్ టైం కట్టాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే సెవెంటీ నైంటీ ఆ ఏజ్ వచ్చేసరికి సెవంటీ టు ఎయిటీ ఇయర్స్ వచ్చేసరికి ఆ టైంకి మీకు అనేది వన్ అండ్ ఆఫ్ క్రోర్ మీకు వస్తుంది అన్నమాట

మెచ్యూరిటీ మీకు యాక్చువల్గా మీకు జమా అయ్యేది ఎంత అంటే ఫిఫ్టీ లాక్స్ అవుతాయి దాంట్లో వన్ క్రోర్ యాడ్ ఆన్ అవుతుంది వన్ క్రోర్ ఒకవేళ ఇన్కేస్ మీకు సడెన్గా ఆక్సిడెంట్ కానీ ఏమైన ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ అట్లా అయ్యింది అనుకోండి మీకు ఒక ఫిఫ్టీ లాక్స్ వస్తాయి మీ హస్బెండ్కి ఒక వన్ క్రోర్ వస్తుంది ఇది టెన్యూర్ ఎట్లా అంటే మీకు మీ ఏజ్ సెవెంటీ వచ్చే వరకు ఉంటుంది కాకపోతే మీరు కట్టాల్సిన టెన్యూర్ మాత్రం టూ ఇయర్స్ ఉంటుంది అన్నమాట ఇద్ ఇది బెస్ట్ పాలసీ అండి ఎవ్రీ ఎవ్రీ ఎవ్రీ మంత్ సిక్స్టీ థౌసండ్ కట్టాలి అవునండి ప్రీమియము మీరు కట్టాల్సిన అవస ఇప్పుడు జనరల్గా ఏ ఇన్సూరెన్స్కు అయిన ఒక ఫైవ్ థౌసండ్ అట్లా కట్టాల్సి వస్తుంది ఎవరికైనా వాళ్ళకి అంటే వాళ్ళకి కమిషన్ లెక్క సో మేము ఇక్కడ కమిషన్ కూడా ఏమి తీసుకోవట్లేదు అండి జస్ట్ పాలసీ ఒకరికి బెనిఫిట్ అయితే చాలు అనే ఉద్దేశంతో మేము పాలసీ ఇస్తున్నాం మీకు సో మేము కమ్ ఫైవ్ థౌసండ్ అట్లా కమిషన్ అట్లా తీసుకోను యా యా ఓకే అండి మీరు పంపించండి ఫరదర్ ఫార్మాలిటీసు ఫరదర్ ఫార్మాలిటీసు మేము మీ ఇంటికి వచ్చి డిస్కస్ చేస్తాం యా థ్యాంక్ యూ అండి